ఇప్పుడు ఉన్న సొసైటీలో ఆన్లైన్ మధ్య అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతీ ఇంట్లో కంప్యూటర్ ఉండడం వల్ల టీ వీ యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల ఫోన్ ఉండడం వల్ల ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీగా అర్థమవ్వడం వల్ల స్టూడెంట్స్ అందరికీ చాలా ఉపయోగంగా మారింది దీనివల్ల అలాగే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అలాగే కొన్ని ఉపప్రయోజనాలు ఉన్నాయి మొన్న చూసుకుంటే మొన్న లాక్డౌన్ టైమ్లో ఎవ్వరూ స్టూడెంట్స్ ఎవ్వరు ఇంటికి బయట ఎవ్వరూ బయటకి రావడానికి వీలు లేకుండా పోయింది ఆ టైమ్లో రెండు సంవత్సరాలు ఆన్లైన్ విద్య ఆన్లైన్ విద్య బాగా ఇంపార్టెంట్ అయ్యి చాలా వరకు ఉపయోగపడింది ఈ ఆన్లైన్ విద్య ఎలా ఉంటుంది అంటే ఇంటర్నెట్లో డైరెక్ట్గా మనకి కొన్ని యాప్స్ ఉంటాయి టీ వీలో కానీ అలాగే యూట్యూబ్లో ఫోన్లో కానీ అలాగే మీరు చూసుకుంటే కంప్యూటర్లో కానీ ఈ రెండిట్లో మీకు ఇంటర్నెట్ అనేది దొరుకుతుంది ఇంటర్నెట్ ద్వారా చాలా సమాచారం మనం పొందవచ్చు చాలా సమాచారం మనం నేర్చుకోవచ్చు ఎలాగే ఇంటర్నెట్ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంటర్నెట్ వల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి అలాగే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్నెట్ వాడడం వల్ల ఈ ఆన్లైన్ విద్య వల్ల వశ్యత మనకి ఆ వశ్యత మనకి తెలుస్తుంది ఎలాగ అంటే ఒక మామూలు పిల్లవాడు స్టూడెంటు ఒకడికి రెండుసార్లు చదివితే అర్థమవుతుంది ఇంకొకడికి ఐదు సార్లు చదివితే అర్థమవుతుంది ఇంకొకడికి పది సార్లు చదివితే అర్థమవుతుంది ఈ కంప్యూటర్ విధానం వల్ల ఈ ఆన్లైన్ ఆన్లైన్లో కంప్యూటర్ ఆన్లైన్ చదువు వల్ల వాడు కాదు స్టూడెంటు ఒకటికి పదిసార్లు చూసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఆన్లైన్ విద్యలో కాబట్టి ఈ వశ్యత అనేది స్టూడెంట్కి చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ ఇంటర్నెట్ ఇంటర్నెట్లో అలాగే ఇప్పుడు కొత్తగా చాలా యాప్స్ వచ్చాయండి అందులో మనకు బైజూస్ కంటెంట్ అది తమిళనాడులో తమిళనాడు ఆయన మన కోసం పిల్లల కోసం ఇంటర్నెట్ స్కూల్ అయిపోయిన తర్వాత చదువుకొని రావడం వాళ్ళు స్కూల్లో అంటే అది అందరి ముందు ఉంటారు కాబట్టి స్కూల్లో చదవడం ఇది వేరు ఆన్లైన్లో చదవడం వేరండి స్కూల్కి వెళ్తే అందరూ పది మంది కలుస్తారు ఫ్రెండ్స్ ఉంటారు టీచర్ సరిగా చెప్పకపోవచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది మన ఇంటర్నెట్లో ఫోన్లో సిస్టమ్ కంప్యూటర్లో ఉండదు మనకి ఈ టీచర్లకు దీని వల్ల ఒక అపయోగం ఏమిటి అంటే ఇంటరాక్షన్ ఉండకపోవడమండి ఒకళ్ళకి ఒకళ్ళకి స్టూడెంట్కి స్టూడెంట్కి మధ్య ఇంటరాక్షన్ ఉండకపోవడం వల్ల వాళ్ళ మధ్య గ్యాప్ అనేది వస్తుంది కానీ దానివల్ల అది ఉపయోగంగా ఉండదండి ఎందుకంటే ఇప్పుడు నలుగురు స్టూడెంట్స్ కలిస్తే నలుగురు నాలుగు నేర్చుకుంటారు నాలుగు విషయాలు నేర్చుకుంటారు మంచి విషయం నేర్చుకుంటారు చదువు గురించి మాట్లాడుకుంటారు అట్లాగే స్టూడెంట్స్ ఫ్రెండ్లీ వాతావరణం వాళ్ళు పెరగడానికి వాళ్ళు మంచి స్థాయిలో ఉండడానికి వాళ్ళకి ఉపయోగపడుతుందండి అదొక పెద్ద డిస్అడ్వాన్టేజ్ అండి దీని వల్ల మరలా చూసుకుంటే ఇంకా ఖర్చు మనకి మనం ఈ ఖర్చు చాలా వరకు తగ్గిస్తుందండి మనం అదే మనం స్కూలుకి పంపించినట్లు అయితే స్టూడెంట్ని వాడికి స్కూల్ ఫీజ్ కట్టాలి అలాగే యూనిఫామ్ ఫీజు కట్టాలి అలాగే పిల్లవాడు స్కూలుకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి ఇవన్నీ ఇంటర్నెట్లో ఇంటర్నెట్ ఉండడం వల్ల ఆన్లైన్ విద్య ఉండడం వల్ల ఇంట ఉండడం వల్ల మనకి ఇదొక పెద్ద అడ్వాన్టేజు అయినా సరే కానీ ఇందులో కొన్ని కోర్సులు కూడా నేర్చుకోవచ్చండి ఇంటర్నెట్లో స్టూడెంట్సు కొన్ని అసభ్యకరమైన వార్తలు అసభ్యకరమైన వీడియోలు చూసి పాడైపోతున్నారు వాళ్ళకి ఇంటర్నెట్ దూరంగా ఉంచడమే మంచిది కానీ కొన్ని ఉపయోగాలు వల్ల వాళ్ళని మనం ఇంటర్నెట్టు వాడవలసి వస్తుంది దాన్ని నిరుపయోగంగా ఉంచకుండా ఉంటే బాగుంటుందండి మళ్ళీ చూసుకుంటే మీరు ఇక్కడ బైజూస్ కంటెంటు మనకి త్రూ అవుట్ ఇండియా పని చేస్తుందండి త్రూ అవుట్ ఇండియాలో మనం బైజూస్ కంటెంట్ ఎక్కించుకుంటే మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అందరికీ ఇంటర్నెట్టు అందుబాటులో ఉంటుంది బైజూస్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు మళ్ళీ ఆన్లైన్ క్లాస్లు ఉంటాయండి బైజూస్ యాప్ గురించి చెప్తున్నాను అలాగే చాలా యాప్స్ వచ్చాయి అలాగే మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చండి అలాగే మనకి కావాల్సినవి ఇంటర్నెట్లో గూగుల్ ఓపెన్ చేస్తే మనకి సెర్చ్ ఓపెన్ చేస్తే నెట్లో మనకి కావాల్సిన నవలలు కవితలు ఆర్టికల్సు అందులో అందులో ఎన్నో వేలకు వేలకి వేలకి వేల కవితలు నవలలు ఇవన్నీ ఉంటాయండి వాటిని మనం తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి అలాగే సెల్స్ బేస్డ్ లెర్నింగ్ వీరు సెల్స్ బేస్డ్ లెర్నింగ్లో మంచి స్పీడ్ టైములో ఫాస్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సిస్టమ్ కంప్యూటర్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అవుతుందండి చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అలాగే మనకి డిస్అడ్వాన్టేజ్ చూసుకుంటుంటే సమస్యలు చూసుకుంటే సోషల్ ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్ వల్ల పిల్లలు ఒకళ్ళకి ఒకళ్ళు కలుసుకోకుండా జస్ట్ ఏదో వాళ్ళు ఫ్రెండ్సు అందరు కలిసి కలవకుండా ఇంటరాక్ట్ అవ్వకుండా లోన్లీగా ఫీల్ అవడం వల్ల కొంచెం మానసికంగా ఇబ్బందులకి గురవుతారండి అందుకని మనం ఇదో పెద్ద డిస్అడ్వాన్టేజు అలాగే చూసుకుంటే మనకి లిమిటెడ్ యాక్సెస్ టూ రిసోర్స్ కొన్ని కోర్సులు మనకి ఆల్సో కొన్ని కోర్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి మనకి ఎక్స్పరిమెంట్స్ చేత మన స్కూల్లో డిస్అడ్వాన్టేజ్ ఏమిటి అంటే మనం నేర్చుకోగలగంది మనకు ఫార్ములాలు ఎక్స్పరిమెంట్సు ల్యాబ్లు వంటివి ఆన్లైన్లో మనం చెయ్యలేమండి లిమిటెడ్ యాక్సెస్ అంటాము లిమిటెడ్ యాక్సెస్ అంటే మనకి ఇవన్నీ నేర్చుకోకుండా ఆన్లైన్లో మనం ఆన్లైన్లో ఓన్లీ ఈ ప్రాక్టికల్స్ కానీ మనకి తెలిసిన ఈ మన ప్రాక్టికల్స్ కానీ తర్వాత ఫార్ములాలు ఇవన్నీ మనం డిస్అడ్వాన్టేజ్గానే చూసుకోవాలండి తరువాతే కొంచెం సాంకేతిక లోపాలు సాంకేతిక లోపాలు కంప్యూటర్లో ఖచ్చితంగా కరెంట్ ఇబ్బంది ఉంటుందండి ఒక్కసారి మనం సిస్టమ్ ఆన్ చేసి కంప్యూటర్ ఆన్ చేసి కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మనం వర్క్లో డేటా మనం ఎంట్రీ చేసినప్పుడో లేకపోతే చదువుకున్నప్పుడో చదివేటప్పుడో లేదా మనం చదువుకుంటున్నప్పుడు కరెక్ట్గా కరెంటు ఇబ్బంది పడి కరెంటు మనకి అందుబాటులో లేకపోతే అది మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం కష్టం అవుతుందండి అలాగే ఇంటర్నెట్ సమస్యలు ఇంటర్నెట్లో కూడా చాలా బోలెడు సమస్యలు హ్యాకర్స్ ఉంటారు హ్యాకర్స్ చాలా చేయవచ్చు మన ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయవచ్చు అలాగే కొన్నిసార్లు సిస్టమ్ ఫెయిల్ అవుతుంది నిష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి దృష్టిలోపం మనకి కంప్యూటర్ మనం చదువంటే మనము బుక్స్ మనం టేబుల్ మీద పెట్టుకొని చదువుకుంటాం చదువుకుంటాం కొంచెం దూరంగా ఉంటుంది కానీ సిస్టమ్ ముందు అయితే అలా కాదండి మన స్క్రీన్ మన స్క్రీన్కి సిస్టమ్ స్క్రీన్కి దగ్గరగా ఉండాలి దాని వల్ల కంటి చూపు కొంచెం మనకి కంటి సమస్యలు అనేవి మనకి రావడానికి ఆస్కారం ఉంటుందండి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకళ్ళకి ఒకళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అండి మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మీరు ఏదైనా ఆ స్కూల్లో కాలేజీలో చదువుతున్నా లేకపోతే ఎక్కడైనా మీరు చదువుకుంటుంటే మీరు స్టేజ్ మీద నిల్చోని మనకి అందరికీ అందరికీ సెమినార్లాగా అందరికీ చెప్పడం వల్ల కమ్యూనికేషనండి మనం వంద మందితో కమ్యూనికేట్ అయితే వంద విషయాలు వాళ్ళకి చెప్పగలిగితే చెప్పగలం మనం చెప్పగలగాలి వందమందికి సమాధానం చెప్పగలగాలి అదే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆ కమ్యూనికేషన్స్ స్కిల్స్లో మనకి ఇక్కడ మన ఈ కంప్యూటర్ నేర్చుకోవటం వల్ల కంప్యూటర్ ఆన్లైన్ విద్య వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనం మనకి చేయలేమండి కమ్యూనికేషన్ స్కిల్స్ దూరమవుతాయి దానివల్ల

పబ్లిక్ ఇంటరాక్షన్ అదే చెప్తున్నానండి పదేపదే ఏం లేదండి పబ్లిక్ ఇంటరాక్షన్ ఉండాలండి పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడే పదిమంది వాళ్ళ అలవాట్లు కానివ్వండి వాళ్ళ చదువు విషయాలు కానివ్వండి మనకి ఇంపార్టెంట్ అనేది తీసుకోని మనకి అవసరం లేనిది వదిలేసుకోని మంచి ఇంటరాక్షన్ పెంచుకోవడం వలన మన మనకి చాలా మంచిదండి మనకి ఇప్పుడు ఇంటర్నెట్ అలవాటు పడిన స్టూడెంటు ఇప్పుడు తను ఇంటర్నెట్ అలవాటు పడిపోతాడు కాబట్టి కొంతమందికి అది వ్యసనంగా మారిపోయి ఇంటర్నెట్టే చూసుకుంటు ఉంటున్నారండి దానివల్ల లేక వేరే వాటి మీద ఈ స్కూల్ మీద కానీ ఈ కార్ల మీద కానీ మనకి స్పోర్ట్స్ మీద కానీ వీటి మీద అవగాహన లేకుండా స్పోర్ట్స్ మీద కానీ వీటి మీద లేకుండా వీరు ఓన్లీ మానసికంగా దృఢంగా తయారవ్వడానికి కావాల్సింది ఓన్లీ చదువే కాదండి అలాగే మనకి ఫిజికల్గా గేమ్స్ ఉండాలి ఆ గేమ్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడాలి ఇవన్నీ మనకి కూడా మనం మన ఎదుగుదలకు ఉపయోగపడతాయండి సబ్జెక్ట్ మీద గ్రిప్ కూడా చూసుకుంటే ఇంటర్నెట్లో ఇంటర్నెట్లో సబ్జెక్టు మీద గ్రిప్ కూడా మనకి తక్కువగానే ఉంటుంది కంపేర్ చేసుకుంటే ఎక్స్క్యూజ్ మీ అండి కంపేర్ చేసుకుంటే మన ఇంటర్నెట్ విద్యాభ్యాసం కన్నా ఇంటర్నెట్లో చదువుకోవడం కన్నా మనం ఆన్లైన్లో మనం చదువుకోవడం కన్నా స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి చదవడం వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నానండి